ఆఫీసులో గొడవలు అనేది సహజం ఏంటంటే పక్కన సహోద్యాయులు ఉంటారు వాళ్ళు వాళ్ళు మాట మాట గొడవ జరుగుతూ ఉంటాయ్ అట్లా కంట్రోల్ చేయడం లేకపోతే ఆఫీస్లో సార్ లేట్ అవ్వడం వల్ల ఆఫీస్ మెయిన్ సార్ పెద్దాయన ఎందుకు లేట్ అయ్యిందని చెప్పడం వాళ్ళు తిట్టులు జనాల ముందు తిట్టడం వల్ల కూడ ఒక్కోసారి ఇబ్బంది జరుగుతుంది గొడవలు జరుగుతాయి ఈ ఆఫీస్లో ఏంటంటే ప్రజలు వస్తూ ఉంటారు వస్తారు వాళ్ళ సమస్యలు ఇలా విన్నవించుకుంటారు రైతులని ఇలా బ్యాంకుకి సంబంధించి ఇవన్ని వస్తూవుంటారు పేరెంట్ సంబందించినవి వాళ్ళకెదన్న ఎమౌంట్ రావాలి పాపం ముసలివాళ్ళు ఉంటారు ముసలివాళ్ళకి సంబందించిన పేపర్స్ ఉంటాయి వాళ్ళకి ఎమౌంట్ డ్రా చేయడానికి సంతకాలు పెట్టాలి అక్కడ మన సహోధ్యులు ఎవరైనా దానికి సంబందించిన ఫైల్ని ఓపెన్ చేయకుండా దాన్ని అశ్రద్ద చేసినా వాళ్ళొచ్చి ఏంటి మేము వచ్చి ఇంతకాలం అయ్యింది చూడలేదు ఏంటని వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిస్థితేంటంటే వాళ్ళు బాధలో వచ్చి అడుగుతూ ఉంటారు వీళ్ళు సహనం లేక వీళ్ళేంటంటే చూస్తాంలే చేద్దాం ఇంకా టైమ్ పడుతుంది అన్నట్టు మాట్లాడి ఒక్కోసారి మాట్లాడతారు చేస్తాం అంటారు వీళ్ళకి మాట మాట రావడం వాళ్ళు సహనం కోల్పోయి వాళ్ళతో పాటు పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు ముసలి వాళ్ళు గట్టిగా మాట్లాడి ఒక్కోసారి పెద్ద గొడవలు జరుగుతాయ్ కొట్టుకుని కేకలేసుకునే పరిస్థితులు రావటం వల్ల వాళ్ళకి క్లిష్ట పరిస్తుల్లో ఒక్కోసారి ఒక్కోసారి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తే మేము వాళ్ళని ఆపడం చెయ్యడం జరుగుతుంది ఒక్కోసారి పరిస్థితి జరుగుతాయ్ ఒక్కోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి కూడా జరుగుతుంది ఒకసారి అయితే ఏంటంటే ఫైల్ మీద సంతకం పెట్టకపోవడం ఆ అబ్బాయికి జాబ్ వస్తుందనా జాబ్ రాలేదన్నట్లు వీళ్ళు సంతకం లేట్ చెయ్యడం వల్ల లేకపోతే లేట్ ఫైళ్ళు ఆన్లైన్లో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల అబ్బాయికి కొద్దిగ అమౌంట్ లేకపోవడం వల్ల కొద్దిగ పరిస్థితి చనిపోవడం ఏదో జరుగుతుంది అలాంటి పరిస్థితి వల్ల మీ వల్లే అది ఆఫీస్ వల్ల ఆన్లైన్ వల్ల లేట్ అయ్యిందని వాళ్ళకి తెలీదు ఆఫీస్ వాళ్ళు చేశారని కాదు లేట్ అవ్వడం వల్ల ఏం చెయ్యాలో పరిస్థితి బాధ వచ్చి ఉదృత్యం వచ్చి ఆపేసి పోవడం ఒత్తిడి చేస్తాయ్ అప్పుడు కిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాం ఏంటంటే ఆఫీస్ ముట్టడి చేసి ఫర్నీచర్ పా పా పా ఫర్నీచర్ పాడేయడం ఎక్కడ కనపడితే వాళ్ళని కొట్టేయడానికి ఆ ఊరి ప్రజలు ఆ ఊరెనక జనం కొద్దిగా వచ్చి ధర్నా చేసి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతుంది ఆ ఆఫీసర్ ఉన్న మా ఉద్యోగస్తుల్ని మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ఇవన్నీ కొన్ని జరుగుతాయ్ కొన్ని జరుగుతాయి ధర్నా చేయము ఏంటి మాకు అన్యాయం చేశారు మాకు ఇలా జరిగింది మీ వల్ల ఇలా జరీగే ఇలాగ అబ్బాయికి అబ్యా చాలా ఆ కుటుంబం నష్టపోయింది అన్నట్లు మాట్లాడటంతో కూడా జరుగుతాయి ఆ సంఘటనలు గొడవలకు ఉద్రిక్తం అయిపోతుంది మమ్మల్ని మమ్మల్ని లోపల పెట్టేసి మమ్మల్ని కదలనీకుండ మా పరిస్థితిని చాలా దారుణంగా చేసే పరిస్థితులు కొన్ని జరిగాయ్ అలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం ఇలాంటి సమస్యలు చాలా జరుగుతాయని చెప్తున్నాం